నేను వేరే ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను మీ దగ్గర ఏ విధమైన వాహనాలు ఉన్నాయి నాకు ఇన్నోవాలో వెళ్ళాలని ఉంది కుదురుతుందా నేను మా కుటుంబంతో కలిసి తణుకు నుండి విజయవాడ ఈ నెల ఎనిమిదవ తారీఖున వెళ్ళాలని అనుకుంటున్నాను ఇన్నోవా కారు కుదురుతుందా లేదా ఏ విధమైన వాహనాలు అందజేస్తారు రేటు ఎంత